ప్రతీచోటా వినోదాలు జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువగా వేటికి ఆ ప్రజలందరి ఆదరణ దొరుకుతుంది అంటే ఎక్కువ సంగీతం అంటే ప్రజలకి చాలా ఇష్టం మా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల అని పలుచోట్ల ఆదివార సమయాల్లో ఈవెంట్స్ అని పెడుతా ఉంటారు పార్కుల్లో కట్టా ఖాళీ ప్రదేశాల్లో అక్కడ సంగీతకారుల చేత ఎక్కువగా సంగీతం వినబడుతూ ఉంటుంది ఇంకా సినిమా కూడా సినిమా నాటక రంగాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు సినిమాలు కూడా ఎలా ప్రదర్శిస్తారంటే చాలా మంది పల్లెటూళ్ళలో చాలా మంది వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కాబట్టి అక్కడ సినిమాలు పాత సినిమాలు వేయడము ఇంకా అక్కడే తోలుబొమ్మల ఆటలు ఆడటమూ ఇంకా నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి ఆ నృత్య ప్రదర్శనలు కూడా చేయడు అలాంటివి ఉంటాయన్నమాట ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా చాలా మంది చెప్పపూడు చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు అంటే ఒక యవ్వనస్తులు మాట యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు ఎక్కువ రికార్డింగ్సు డాన్సులు ఎక్కువ చూడటానికి ఇష్టపడతారు మాట ఆ రికార్డింగ్ డాన్సులు ఇంకా డ్యూప్ చేప్పే ఆర్టిస్టులూ ఆవన్నీ చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు కనుకా ఎక్కువగా రికార్డింగ్ డాన్సు కూడా ఎక్కువగా చూస్తారు పిల్లలు వారితో పాటు వాళ్ళు కూడా సరదాగా డాన్స్ చేస్తూ అలా సరదాగా ఆనందంలో పరవశించిపోతూ ఉంటారన్నమాట ఎక్కువగా మా ఆంధ్రప్రదేశ్లో సంగీతానికి నృత్యానికి సినిమాకి ఇలా సి రికార్డింగ్ డాన్సులు ఏంటి ఇలా ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట ఇలాంటి అన్నింటికి ఎక్కువగా ఫ్రిఫరెన్స్ అయితే ఉంది అందరూ ప్రతీది ఏ ఈవెంటు మరచిపోరు ప్రతీదానికీ వెళతారు ప్రతీదీ చూస్తారు ఆనందంగా ఆనందంలో మునిగేసి చక్కగా ఆనందం పొందుకొని ఇంటికి వస్తూ ఉంటారన్నమాట